పల్లెటూర్లు వాళ్ళు సంఘాల్లో ఆడిన గేమ్స్ ఏమన్నా గేమ్స్ ఏమన్నా ఉన్నాయి అని అంటే ఆటలు ఏమన్నా ఉన్నాయి అంటే అవి రెండు రకాలుగా ఉంటాయండి ఒకటి ఇండోర్ గేమ్స్ ఇంకొకటి ఔట్డోర్ గేమ్స్ అనమాట ఇండోర్ గేమ్స్లో ఐతే చెస్ మళ్ళీ టేబుల్ టెన్నిస్ ఉంటుంది అలాగే క్యారమ్స్ ఉంటాయి వాళ్ళాడుకోడానికి లేకపోతే సింపుల్ బాగా చిన్నపిల్లలకైతే స్నేక్ అండ్ ల్యాడర్స్ ఆడుకోవచ్చు వాళ్ళు

వాలీ బాల్ త్రో బాల్ మొత్తం ఇలాంటివి అన్ని ఉంటాయి అన్నమాట అక్కడ వాళ్ళు ఆడుకోడానికి వాళ్ళు స్కిల్స్ ఎలా డెవలప్ చేసుకుంటారంటే ఇప్పుడు బాగా వచ్చిన వాళ్ళ దగ్గర నుంచి వాళ్ళు ఒరేయి వీడు బాగా ఆడుతున్నాడురా వీడు ట్యాలెంటెడ్ వీడిని ఎంకరేజ్ చేయాలి మనం అని చెప్పి ఒకళ్ళని పిలి ఒకళ్ళని సెలెక్ట్ చేసుకొని అక్కడున్నా కోచ్ అనే వాళ్ళు వాళ్ళో ఉన్న ట్యాలెంట్నంత బయటకి తీస్తారన్మాట స్కిల్స్ అన్నప్పుడు మన ఇండోర్ గేమ్స్ ఆడితే మనం మైండ్ అనేది కొంచం షార్ప్ అవుతుంది అక్కడ ఎందుకంటే చెస్ గట్ట అన్నీ ఉంటాయి కాబట్టి మనం ఫోకస్గా ఆడగలము చెస్ గట్ట ఏమన్నా అన్ని మనము ఇంకా ఔట్డోర్ గేమ్స్ వల్ల మన ఫిజికల్ స్కిల్స్ అనేవి పెరుగుతాయన్నమాట టెన్నిస్ ఎలా ఆడాలి అప్పుడు అక్కడ ఏంటంటే టోర్నమెంట్స్ అనేవి కూడా జరుగుతూ ఉంటాయి అక్కడ సో టోర్నమెంట్స్ గట్ట అన్ని జరుగుతునప్పుడు వాళ్ళకీ ఒక రకమైన ఫిజికల్ టాలెంట్ అనే అంటే ఒకప్పుడు వాళ్ళకి ఏం తెలియలేని అక్కడికెళ్ళి ఆడితే వాళ్ళకనేది వాళ్ళ ఆట్లు అనేవి స్కిల్స్ అనేవి పెరుగుతూ ఉంటాయన్నామాట అక్కడ అక్కడున్న కోచ్ కూడా అలగే చెప్తూ ఉంటారు స్కిల్స్ అని అంటే టెక్నిక్స్ అక్కడ వాడుతుంటారన్నమాట వాళ్ళు వాళ్ళ స్కిల్స్ అనేవి మంచిగా పెరుగుతాయి ఫిజికల్ ఫిట్నెస్ అనేదే ఎక్కువ్ పెరుగుతాదన్నామాట ఔట్డోర్ గేమ్స్ ఆడిన వాళ్ళకి మొత్తం ఫిజికల్ గేమ్ ఫిజికల్ ఫిట్నెస్ అనేదే ఎక్కువ ఫోకస్ చేస్తారు ఎందుకంటే అక్కడ ఆడిన గేమ్స్ అన్ని మనకి స్టామినా అనేది ఎక్కువ కావాలి సో వాళ్ళు స్కిల్స్ అనేవి ఫిజికల్ స్కిల్స్ అనేవి ఎక్కువ పెంచుకుంటారన్నమాట సో ఆ గేమ్ ఆడుతున్నప్పుడు కూడా వాళ్ళు మెంటల్ స్కిల్స్ అనేవి కూడా వాళ్ళు ఎలా పెంచుకోవాలి అంటే ఎలా ఆడాలి ఏ ఎలా కొడితే ఎలా వెళ్తుంది అనే స్కిల్స్ కూడా వాళ్ళు డైలీ ప్రాక్టీస్ చేయడం వల్ల వాళ్ళ స్కిల్స్ అనేవి పెరుగుతాయన్మాట డైలీ ప్రాక్టీస్ చేస్తుంటారు వాళ్ళు అట్లీస్ట్ డైలీ వన్ ఆర్ అయినా అంటే మా ఇంటి పక్కనే గ్రౌండ్ అన్నమాట సో అట్లీస్ట్ రోజుకి వన్ ఆర్ అయిన ఈ టైమ్లో వీళ్ళు ఆడుతారు ఈ టైమ్లో వీళ్ళు ఆడుతారు అని చెప్పేసి ఔట్డోర్ గేమ్స్ మొత్తం అన్ని పెద్ద గ్రౌండ్ అన్నమాట సో టూ టూ మెంబర్స్ ఆడుతూ ఉంటారు మా దాంట్లో అన్నమాట మా ఇంటి పక్కన గ్రౌండ్లో టూ టూ టీమ్స్ వచ్చి ఆడుతూ ఉంటారు సో డైలీ వాళ్ళు ఆడడం వల్ల వాళ్ళ టెక్నిక్స్ అనేది వాళ్ళు నేర్చుకోవచ్చు ఆ స్కిల్స్ అనేవి వాళ్ళకి డెవలప్ అవుతాయి వేరే వాళ్ళని ఎలా అంటే వాళ్ళు వీక్నెస్ ఏంటి అని తెలుసుకునే ఒక స్కిల్ అనేది కూడా వాళ్ళు డైలీ ఆడితే అదీ ఏ స్కిల్ వాళ్ళు పెంచుకోడానికే హెల్ప్ అవుతుందన్నమాట అంటే ఎదుటి వాళ్ళ వీక్నెస్ ఏంటని తెలుసుకోవచ్చు ఇప్పుడు మన డైలీ ఇప్పుడు నువ్వు నేను ఆడుతున్నాము అననంటే సఫర్ సపోస్ మీరు మేరు ఆడుతున్నాము అననంటే వాళ్ళు మీకున్న స్కిల్స్ ఏంటి అని చెప్పి నేను స్కిల్స్ అనేదంటే మిమ్మల్ని అబ్జర్వ్ చేసే స్కిల్ అనేది నాకు నేను ఒకటి పెంచుకుంటానన్మాట అక్కడ ఆడడం వల్ల రో డైలీ ఆడడం వల్ల అంటే ఈజీగా ఒకళ్ళ స్టామినాని ఏంటి అని చెప్పే మన ఎస్టిమేషన్ చేయగలం అన్నమాట అలాంటి స్కిల్స్ అనేవి ఉంటాయి వాళ్ళకి మెంటల్గా ఫర్ స్కిల్స్ అనేవి బాగా డెవలప్ అవుతాయి అలాగే ఫిజికల్ స్కిల్స్ అనేవి కూడా బాగా డెవలప్ అవుతాయి అన్నమాట వాళ్ళకి